ఏ పన్ను అయినా సరే ఆన్లైన్లో కట్టడం వల్ల ఎటువంటి రసీదు రాకుంటే నేను నా పాన్కార్డులోని చివరి నాలుగు అంకెలను సున్నా ఎనిమిది సున్నా ఏడు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి నేను కట్టిన తీరును చూపించి కారణం అడిగి తీసుకుని అక్కడి బిల్లు క్లియర్ అయ్యేటట్లు చూస్తాను